ఆ ప్రాంతంలో హోమియోపతి ఆయుర్వేదం వంటి ఇతర రకాల ఔషధాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి వాటి నుండి ప్రయోజనాలు చాలా వరకు నేను పొందాను హోమియోపతి ఆయుర్వేదం వంటి ప్రయత్నిస్తున్న చికిత్స కోసం పద్ధతులు చాలా ప్రాంతాల్లో పాచై ప్రాచుర్యం పొందాయి భారతదేశం శ్రీలంక నేపాల్ వంటి దేశాల్లో ఆయుర్వేడానికి విశిష్టమైన మార్కెట్ ఉంది అలాగే హోమియోపతి కూడా యూరోప్ భారతదేశం లాంట్ లండన్ అమెరికన్ రష్యావంటి దేశాల్లో చాలా మందికి పరిచిమయ్యంది ప్రత్యమ్నాయ చికిత్స ప్రభావం వ్యక్తి నుంచి వ్యక్తికి మారవచ్చు కొన్ని జబ్బులకు అవి ఉపశమనం పొందుతుంది కలుగుతుంది కానీ ప్రతీ పరిస్థితులోనూ అవి శాస్త్రీయంగా నిద్రాకారంగా చేయబడిన చికిత్స కాదు మీరు హోమియోపతి ఆయుర్వేద ఆయుర్వేదాన్ని ప్రయత్నించి చూడండి చాలా మన శరీరానికి కలిగే ఉపశమనం చాలా బాగుంటుంది ఇలాంటి చికిత్సా విధానం మీరు సరిపోతుంది అనే దీనిపై సులభంగా అర్థం చేసుకోవడం మంచిది నేను ఆయుర్వేదం హోమియోపతి వల్ల నా శరీరానికి చాలా మార్పులను నేను పొందాను నా నాకున్న కొన్ని సమస్యలను ఆయుర్వేదం హోమియోపతి చికిత్స వల్ల నేను చాలా వరకు వాటిని తగ్గించుకున్నాను హోమియోపతి ఆయుర్వేదం వల్ల వచ్చే నేచురల్ ఎఫెక్ట్ మన బాడీకి చాలా మంచిది వాటి నుండి నేను చాలా ప్రయోజనాలు పొందాను ఎలాంటి రోగాలు కూడా ఆయుర్వేదం హోమియోపతి వల్ల ఎలాంటి కెమికల్స్ విష పదార్థాలు లేకుండా నేచురల్గా తగ్గించుకోవచ్చు